ఇవన్నీ సహజంగా పండించుకునేటువంటి నాచురల్ అంటే సహజంగా అంటే ఇటువంటి కొంచెం కష్టం లేనటువంటి పనులు అలాగే తమ కూరగాయలకు వస్తే కూరగాయలు కూడా సహజ వనరులుగా మనం తీసుకోవచ్చు ఎంత కష్టంగా కాకుండా అవి కూడా వెళ్లి వ్యాపార వృత్తి కంటే మార్కెట్లోకి అక్కడక్కడ బజార్లల్లో తిరిగి అమ్ముకునేటువంటి పరిస్థితిని కూడా

సపోటాలు అవి కూడా మార్కెట్లోకి తీసుకు వెళ్లారు మళ్ళీ కొన్ని పళ్ళు సహజంగా దొరికేటివి దానిమ్మ పళ్ళు కూడా దానిమ్మ పళ్ళు అలాగే మనకు బత్తాయి